తెలుగు భాష ప్రచారం చేయడానికి అలాగే సంరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో మొదటిది తెలుగు భాషను విద్యా సంస్థల్లో ప్రోత్సాహించాలి తెలుగు భాషను ఒక ప్రాథమిక భాషగా బోధించాలి తెలుగు సాహిత్యం సంస్కృతిపై అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవాలి తెలుగు భాష కార్యక్రమాలను నిర్వహించాలి తెలుగు భాష పోటీలు సమావేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలుగు భాషపై ప్రజలు అవగాహనను పెంచుకోవచ్చు తెలుగు భాష మీడియాను ప్రోత్సహించాలి తెలుగు భాష వార్తా పత్రికలూ టెలివిజన్ ఛానళ్ళు రేడియో స్టేషన్లు ప్రోత్సహించడం ద్వారా తెలుగు భాష ప్రాచుర్యం పొందుతుంది తెలుగు భాష సాంకేతికతను అభివృద్ధి చెయ్యాలి తెలుగు భాషలో టెన్స్ను ఇవి వాటిని ప్రోత్సహించి వాటిని అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా ప్ర ప్రజలకు చేరవచ్చు ఈ చ ఈ చర్యలు క్రమం తప్పకుండా చేపట్టడం ద్వారా తెలుగు భాష భవిష్యత్తులో కూడా సంరక్షించవచ్చు అదనంగా తెలుగు భాషను ప్రచారం చేయడానికి ప్రజలు స్వచ్చంధ సేవలు కూడా ఉపయోగించవచ్చు తెలుగు భాష సాహిత్యాన్ని ప్రచారించడానికి తెలుగు భాష కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలు స్వచ్చంధంగా ముందుకు రావచ్చు ప్రభుత్వం కూడా తెలుగు వ్రా భాషను ప్రచారం చేయడానికి ప్రజల సహకారాన్ని పొందాలి తెలుగు భాష ఒక పురాతనమైన భాష ఈ భాషను సంరక్షించడం మన అందరి బాధ్యత